బట్టలు ఉతుక్కోడానికి ఇబ్బందిగా ఉంటుంది అని నేను వాషింగ్ మిషను కొనుకున్నాను ఈ మిషను అనేది ముప్పై రెండువేలుగా ధర ఉంది అయితే పదిశాతం డిస్కౌంట్ ఉండటం వలన మూడువేలు వందల రూపాయిలు తగ్గి నేను ఈ మిషను తీసుకున్నాను అయితే ఇది తీసుకు వచ్చినపుడు మూడు సంవత్సరాలు వారంటీ అని కూడా చెప్పారు వారంటీ కార్డు కూడా ఇచ్చారు నేను దీన్ని తీసుకు వచ్చి వాడటం మొదలుపెట్టిన తరువాత నాకు ఎంతగానో నచ్చింది ఎందుకంటే ఇది చాలా సైలెంట్గా సౌండ్ చేయకున్నా అదే విధంగా మురుకు కూడా వదిలే విధంగా మంచి సువాసన వెదజల్లుతుంది ముఖ్యంగా ఇందులోనే మనము డ్రై చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మనం వాష్ చేసిన తరువాత వాటరు తీసేసి వాటిని పిండేసి మళ్ళీ దానిలోనే మనం పెట్టేస్తే డ్రై చేసేస్తుంది మనకు బట్టలు కూడా మామూలుగా ఆరిపోతాయి ఈ విధంగా మనము ఎంతగానో ఉపయోగించుకోవచ్చు అందుకు నాకు ఈ ప్రొడక్ట్ అంటే చాలా నచ్చింది అదే విధంగా నేను తెచ్చిన రెండు సంవత్సరాలు అయినా ఎటువంటి ఇబ్బంది లేకున్నా చాలాబాగా పనిచేస్తుంది దీనికి సర్వీసింగ్ సెంటర్లు కూడా దగ్గర్లోనే ఉన్నాయి ఎటువంటి సమస్య అయిన సరే వాళ్ళే వచ్చి మనకి చేసి వెళ్తారు అందుకే నేను ఈ ప్రొడక్ట్ చాలా బాగా ఇష్టపడుతున్నాను